నమస్కారం అండి చెప్పండి ఏమి కావాలి నేను ఉంటాను ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయండి దాంట్లో కూడా మీకు బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి లేకపోతే కలర్వి కూడా ఉన్నాయి మీకు బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ రెండు ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది

లేదండి మా దగ్గర కన్నా మా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది అండి ఎందుకంటే ఈ సొసైటీలో చాలా రెండు మూడు షాపులలో మాత్రమే ఈ అట్లాస్లో ఇలాంటివి అంటే ఎక్కు ఎక్కువ రేట్ అండి కొంచెం కాబట్టి వెళ్ళిన సర్కులేషన్ కూడా చా కొంచం తక్కువ అవుతాయి అందుకని ఎవరు అమ్మరు ఒక ఇద్దరు ముగ్గురు అమ్ముతాం అండి వాళ్ళ దగ్గర లేనట్టు ఉన్నాయి మా దగ్గర అయితే ఉన్నాయండి స్టాక్స్ అయితే ఉన్నాయి మా దగ్గర ఆ తప్పకుండా మీకు పెన్సిల్ బాక్స్ ఏ కంపెనీ అండి నటరాజ్ ఉంది క్యామెల్ ఉంది క్యామెల్ అండి క్యామెల్ అంట తీసుకురారా అంటే మీకు బ్లాక్ పెన్నా అండి బ్లూ పెన్నా అవి కూడా కొంచెం చెప్తే మేము తప్పకుండా అండి ఇంకా మీకు పెన్సిల్స్ ఏమైన కావాల అండి లెడ్ పెన్సిల్స్ కానీ లేకపోతే నార్మల్ పెన్సిల్స్ కూడా ఉన్నాయండి

ఉన్నాయండి ప్యాడ్లు ఉన్నాయండి క్లిప్ ప్యాడ్లును కాకపోతే ప్లాస్టిక్లో ఉన్నాయి మామూలుగా ఈ ప్లైవుడ్ అంటారు కదండి ఆ చెక్కవి కూడా ఉన్నాయండి మేము ఇంకా ఏమన్న చెప్పండి అంటే కలర్ పెన్సిల్స్ అని లేకపోతే డ్రాయింగ్ వేసుకోవడానికి పిల్లలకు డ్రాయింగ్ క్లాస్ అనేవి జరుగుతున్నాయి అండి ఈ మధ్యన చాలా మంది పట్టుకు వెళ్తున్నారు ఇంకా బుక్స్కి అట్టలు ఏమైన కావాలంటే అట్టలు కానీ స్టిక్కర్లు కానీ మా దగ్గర చాలా ఉన్నాయండి పిల్లలకు నచ్చే సామాను నచ్చే విధంగా అన్నీ ఉన్నాయండి స్టిక్కర్లు తీసుకోండి ఇదిగోండి మీకు చాలా రకాలు ఉన్నాయండి తీస్తున్నాను అండి ఇందులో మీ పిల్లలకి అంటే పవర్ రేంజర్స్ ఉన్నాయి లేకపోతే ఫ్లవర్స్ ఉన్నాయి చాలా అమ్ముతున్నారు అండి ఈ మధ్యలో షీట్స్ అండ్ స్టిక్స్ కూడా ఉన్నాయి షీట్సే అండి మీకు విడిగా అమ్మము అండి షీట్స్ పరంగా అమ్ముతాం

ఈ స్కేలు గట్ట ఏమి తీసుకోలేదా ఉన్నాయండి స్కేల్ కానీ లాంగ్ స్కేల్ ఉన్నాయి అలాగే ఫస్ట్ అయితే ఉన్నాయండి ఉన్నాయి ఇంకా ఏమన్న అడగండి సరే అండి సరే సరే మీరు వచ్చినటికి మేము బిల్ వేసి ఉంచుతాం లేండి అండి సరే ఉంటాను వెళ్ళి రండి వెళ్ళి రండి